తెలంగాణా ప్రాంతంలో సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి ఉంది తెలంగాణ గవర్నమెంట్ అనగా టిఆర్ఎస్ అనే పార్టీ తన సంబంధించిన ఐటీ మెంటర్ మినిస్టర్ కేటిఆర్ గారిలో ఈ సాంకేతిన రంగంలో ఏ విధంగా ప్రజలు తన సంబంధించిన

వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలో ఆర్థికంగా అయినా కానీ స్థలం ఇవ్వడమైనా కానీ సపోర్ట్ చేయడంలో వాళ్ళ బిజినెస్ని ముందరికి రావడంలో ఆ బిజినెస్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ దగ్గర చేయడంలో ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది ఎలా అనగా కొన్ని కారణం కొన్ని స్కీమ్స్ నిమ్స్మీ అనే ఒక్క స్కీమ్స్ అయినా కానీ లేకపోతే స్మాల్ బిజినెస్ కేర్స్ సెక్టార్స్లో లోన్స్ ఇవ్వడమైనా కానీ వాళ్ళకి ఆ పెట్టుకొవడానికి ఆఫీస్ని ప్లేసెస్ లోకేష్ టీ హబ్ అయినా కానీ ఎన్నెన్నో ప్లేసెస్ ద్వారా గవర్నమెంట్ అయితే బాగానే హెల్ప్ చేస్తుంది టీ హబ్ విషయానికి వస్తే స్టార్ట్అప్ ఏదైనా సరే ఈ స్టార్ట్అప్ని కావాల్సిన స్థలము దానికి కావాల్సిన ఆఫీసు ఓ స్థలం ఒక సరైన ఆఫీస్ లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో హైదరాబాదులో

కృషి చేసింది దాని పాత్ర ఎంతో ఉంది ఫార్మ టెక్నాలజీ విషయంలో సాంకేతికమైన రంగంలో అన్నింటిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీలో అన్నింటిలో కూడా తెలంగాణ స్ఫూర్తి చాలా ఇచ్చింది ప్రత్యేకంగా మాట్లాడితే ఐటి ఇండస్ట్రీ కూడా చాలానే ముందు ఉంది ఈ ఐటీ హబ్ తెలంగాణ ఒక సిలికాన్ వ్యాల్యూగా మారడానికి కారణం కూడా తెలంగాణ ఉన్న గవర్నమెంట్